మా ఇంట్లో సామ్సంగ్ వాషింగ్ మిషన్ ఉంది అది తీసినప్పుడు నుంచి ఏ యొక్క ప్రాబ్లెమ్ లేకుండా మంచిగా పని చేస్తుంది అది క్విక్కుగా తొందరగా అది వాషింగ్ మిషన్ మేం పెట్టుకునేటయానికి అది మంచిగా అది ఉతికి వాటర్ లేకుండా మాకు ఇవ్వడం జరుగుతుంది అది మాత్రమే కాకుండా అందులో చిన్న పిల్లలు బట్టలు ఉతుక్కోవడానికి కూడా ఆప్షన్ ఉంది ఈ విధంగా తొందరగా ఉతుక్కోవాలన్నా కూడా ఆప్షన్ ఉంది ఆ విధంగా మనకి ఎలా కావాలో ఆ విధంగా అందుబాటులో ఆ యొక్క సామ్సంగ్ వాషింగ్ మిషన్ అందుబాటులో ఉంది చాలా బాగా పనిచేస్తుంది అందులో లిక్విడ్ పోసుకోవడానికి కంఫోర్డ్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది లోపల కూడా బ బట్టలు వేసుకునేటప్పుడు టాప్ డోర్ మంచిగా ఉంది ఎలాంటి డస్టు ఏమి కూడా పోకుండా మంచిగా పని చేస్తా ఉంటుంది వాటర్ ఇలా ఫిల్టర్ చేసుకొని అది ఎంత కావాలంటే తీసుకొని తిరిగి వదిలేసి మంచిగా తన తను ఏవిధంగా చేసుకోవాలో బట్టలు వేసేటప్పుడు ఆ విధంగా మంచిగా చూసుకుంటా ఉంటుంది అంతేకాకుండా వాషింగ్ మిషన్లో మనకి కావాల్సిన బట్టలు వేసినప్పుడు మంచిగా అది నీట్గా శుభ్రంగా ఉతికి నీళ్ళు లేకుండా పిండి ఇస్తుంది ఆ వాషింగ్ మిషన్లో లోపల అది చాలా బాగా మనం తగు మాత్రమే కాకుండా వేసినప్పుడు అది నీటుగా మంచిగా వెయిట్ చేసి క్లీన్ చేసి ఇస్తుంది తర్వాత వాషింగ్ మెషిన్ గురించి చెప్పాలంటే అది ఎంతగానో అవసరానికి మంచిగా పని చేస్తుంది ఇప్పుడు వర్షాకాలం వస్తే మనం మనం నీళ్ళు ఎక్కువగా ఉంటుంది మనం ఉతికినట్లయితే అది వాషింగ్ మిషన్లో వేస్తే త్వరగా అది టైం కలిసి వస్తుంది త్వరగా బట్టలన్నీ వాటర్ని పిండేసుకొని అది వెంటనే నీళ్ళు ఆరబెట్టడానికి సహాయం చేస్తుంది అంత మాత్రం కాకుండా వాషింగ్ మిషన్లో టైమింగ్ ఉంటుంది బట్టలన్నీ అది ఆటోమేటిక్గా అన్నీ ఉతికేసి తర్వాత అది అయిపోయిన వెంటనే అది అలారం మోగుతూ ఉంటుంది ఆ వాషింగ్ మిషన్లో అల్లారం వస్తుంది అప్పుడు అది బట్టలు ఉతికేసిందని అర్థం తర్వాత వెళ్ళి చూసుకుంటే చక్కగా అది ఉతుకుతుంది తర్వాత వెళ్ళి దాన్ని ఆర వేసుకోవడానికి సహాయపడుతుంది ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఎక్కువగా ఉతుక్కో లేనప్పుడు కూడా మంచిగా బ బట్టలు బెడ్షీట్లు అని దిండులని అన్నీ కూడా దాంట్లో వేసినప్పుడు అది ఎంత క్లీన్గా ఉతికి మన టై టైంని సౌకర్యంని నా హెల్త్కి మంచిగా ఉపయోగపడటానికి ఎంతగానో వాషింగ్ మిషన్ దోహదపడుతుంది వాషింగ్ మెషిన్ మేము తీసిన వాషింగ్ మిషన్ ఇంతవరకు ఒక రిపేర్ లేకుండా మంచిగా పని చేస్తూ నా నాకు ఎంతో సహాయపడుతుంది